హలో మీరు మీరు ఫేమస్ అంట కదా జీన్సులో సారి అండి వేరే టెన్షన్లో ఉండి మాట్లాడేను అదే మీకు రీసెంట్గా కారు మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారు కానీ నాకు కార్ డ్రైవింగ్ రాదండి కారు మరి ఓకే అండి అ అవును అవునండి కార్ క్లీనింగ్ ఎలా చేస్తారు మాక్కూడా చెప్తే అంటే స్క్రాచెస్ లేకుండా షైన్ ఎలా చేయాలని మ్మ్ కరెక్టే కానండి ఒకసారి ఒకసారి అంటే తీసుకురావచ్చు రెండు సార్లు తీసుకురావచ్చు కారు వాషింగ్కి పదిసార్లు తీసుకొస్తే మాకు డబ్బలు అయిపోతాయ అండి అధైతే అండి మీరు చేయిస్తాం చేయించమని కాదు కానీ ప్రతి చిన్నదానికి చేయలేం కదా మీరు సెల్ఫ్ హోమ్ కిట్స్ ఏమైనా ప్రొవైడ్ చేయాలి ఇంటి కాడ చేసుకునేటట్టు అ డిస్కౌంట్ ఏం లేదాండి మరీలా నడిస్తే కష్టం కదండి ఇంత హర్షగా బిజినెస్ సరే అండి మరి నేను తర్వాత ఒకసారి కనుకుని ఫోన్ చేస్తాను మా బాస్ని మేము హైదరాబాద్లో దిల్షుక్ పక్కన ఉంటుంది మా బీచ్ ఓకే అండి తప్పకుండాా ఒకవేళ్ళ రావాలనుకుంటే వెంటనే వచ్చేస్తాం బయ్